హలో హలో సార్ నేను ఆఫీస్లోనే ఉన్నాను సార్ వస్తున్నారు సార్ డైలీ ఆ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు సార్ బా బాగానే చేస్తున్నారు సార్ ఇక్కడ అంతా కరెక్ట్గానే జరుగుతుంది అలాగే చేసింది అయిపోవచ్చింది సార్ ఆ ఓకే బాగానే పని చస్తుంది సార్ ఆ నేర్పిస్తాం సార్ ఓకే సార్ సరే సార్ ఆ ఇవి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ ఆ కన్ఫర్మ్ సార్ ఓకే సార్ జాగ్రతగానే ఉంటాను సార్ ఓకే సార్ పక్కనే మేము చూసుకుంటాను సార్ పక్కనే ఉన్నాను సార్ చూస్తాను

చెప్తాను సార్ పక్కనే ఉంటున్నాను సార్

ఓకే సార్